మా ఊరిలోని ఎలా పెళ్ళిళ్ళు నిశ్చయిస్తారు అంటే ఒక అమ్మాయిని కోసం పెద్దవాళ్ళు చెప్తే వచ్చి అబ్బాయి వాళ్ళు చూస్తారు అదే ఒక అబ్బాయి కోసం ఒక అమ్మాయి ఇంట్లో చెప్తే వాళ్ళ ఊరు వెళ్ళి ఎంత దూరమైనా ముందుగా వాళ్ళ ఊరు వెళ్ళి వాళ్ళ కోసం ఎంక్వయిరీ చేస్తారు అలా ఎంక్వైరీ చేయడంలో అబ్బాయి ఎలాంటివాడు ఎలాంటి గుణాలున్నాయి మంచి గుణాలు చెడ్డ గుణాలు అన్ని ఉంటాయి తెలుస్తాయి అలా తెలిసిన తరవాత మంచిగా ఉంటే ఓకే చెడ్డ అలవాట్లు ఉన్నట్టయితే క్యాన్సిల్ చేస్తారు మంచి అలవాట్లు ఉన్నట్టయితే వాళ్ళకు కాల్ చేస్తారు అదీ కూడా వాళ్ళకు తెలియకుండా వెతుకుతారు వెళ్తారు అంటే మరి ఒక ఆడపిల్లని ఇరవై సంవత్సరాలు కని పెంచి అల్లార ముద్దుగా పెంచిన అమ్మాయిని ఒక అతను చేతిలో పెట్టాలి అంటే అది వాళ్ళ మీద ఎంత నమ్మకం ఉంచుకోవాలి వాళ్ళని ఎంక్వయిరీ చేసి అన్నీ చూసి వాళ్ళకు ఫోన్ చేసి రమ్మంటారు చూసిన తర్వాత వాళ్ళకి ఏవైనా నచ్చితే టిఫిన్స్ పెట్టాలి వాళ్ళు తింటే సంబంధం ఓకే చేసుకున్నట్టు అది వాళ్ళు తినకపోతే డ్రింక్ తాగకపోయినావళ్ళు సంబంధం వద్దనుకున్నట్టు నెక్స్ట్ ఏంటంటే సంబంధం కోసం ఫస్ట్ టైమ్ వచ్చిన వాళ్ళకి అతికితే కతకదు అంటారు ఏవైనా తింటే సంబంధం అవ్వదు అంటారు కాబట్టి తినకుండానే ఉంటారు చూసి జస్ట్ వెళ్ళిపోతారు అంతే మాలో అలాంటివి ఉంటాయి